మేము ఛార్మినార్ దగ్గర ఉంటామండి నెహ్రూ జూలాజికల్ పార్క్ దగ్గరికి పోవాలండి ఆ నలుగురం ఉన్నామండి ఆ అవునండి ఎంత తీస్ ఏమండీ అంటా చూసి తీస్కోండి

సరే మరేనండి అవునండి

సరేనండి మరి చెప్పిన రేట్ మాకు ఇస్తాం కాని రాండండి లేట్ అవుతుంది

సరేనండి ఇస్తాంలే అండి రాండండి మళ్ళీ లేట్ అవుతుంది దూరం ఉంది మ మళ్ళీ రావాలి మళ్ళీ చీకటి పడుతుంది రాండండి లొకేషన్ నేను ఛార్మినార్ దగ్గర ఉన్న లొకేషన్ గూగుల్ నెంబర్కి పెట్టి వాట్సాప్ పంపిస్తానండి ఆ ఇదే ఇదే నెంబర్ అండి వాట్సాప్ నంబరు ఆ సరేనండి లొకేషన్